హలో నమస్తే అండీ నేనూ ల్యాండ్ ఒకటి తీసుకుందామనుకుంటున్నానండి ఎక్కడ తీస్ ఎట్లాచేస్తే బాగుంటది కొద్దిగ చెప్తా అంటే ప్రస్తుతం మామూలుగా ల్యాండ్ తీసుకోని ఏదన్నా అవుట్సైడు సిటీకవుట్సైడ్లో ఏదన్నా ఒక షెడ్లాగా ఏసి ఎవరికన్నా రెంట్లకిస్తే బాగుంటదనా లే కపోతే సిటీలో ఏమన్నా ఫ్లాటు తీసుకోని అవి రెంటికిస్తే బావుంటదా మీ ఐడియా చెప్తారా ఏమన్నా సలహా

అంటే ఇప్పుడేదన్న పెద్ద కార్ షెడ్లకి అట్లా ఏవన్నా ఇప్ కొత్తగా బాగా జరుగుతుం

డబల్ బెడ్ రూమ్ తీస్కుంటే బాగుంటదంటారా సింగిల్ బాగుంటదంటారా సిటీలో అయితే సిటీలో అయితే డబల్ బెడ్ రూమ్ తీసుకుంటే బాగుంటది

అదే ఇది గూడా కాస్త క్కువచ్చేటట్టుగా ఉంటే బావుంటది

కాస్ట్ అన్నీ పర్వాలేదండి ఫస్టూ సంబంధం లేదు ఎంత కాస్టన్నా చూసుకుందాం మనకసల మంత్లీ ఇన్కం రావాలి పెట్టుబడి పెట్టుబది అట్లాగే ఉండాలి ల్యాండ్ అవి ప్లాట్ ఓకే ఓకే అండి సరే ఓకే ఓకే అలాగే అలాగే జేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ